హలో అవునండి చెప్పండి

డేట్ ఏంటండి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కా ఆ టైంలో టికెట్స్ అవి ఏం ఖాళీ లేవండి తత్కాలది చేయించుకోవాలి ఎంతమందికి కావాలి మీకు ఓకే ఇంక ట్రైన్ టికెట్స్ అంత అవైలబిలిటీలో లేవు కానీ ఒక ఫైవ్ అయితే అవుతాయండి మిగతా ఫైవ్ అది మాత్రం తత్కాల్లో చేయించుకోవాలి అంటే అది అప్పుడు తెలుస్తుందండి అప్పుడు ఆ సైట్ ఓపెన్ చేసినప్పుడు అ అదే టైంలో ఓపెన్ చేస్తారు కదా అది అంటే ఛాన్సెస్ చెప్పలేం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఓకే ఓకే అండి